యువతలో నిరుద్యయం గురించి నా అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంటది నోటిఫికేషన్స్ వదులుతాడు ఎగ్జామ్ విద్యార్థులేమో లక్షలల్లో ఎగ్జామ్స్ రాస్తారు కానీ జాబ్స్ ఏమో వీళ్ళల్లో ఉంటాయి అలాగా సగం మంది ఉద్యోగం రాక ఉ ఇంకా ఏమిటంటే కొంతమందికి టాలెంట్ ఉంటుంది కొంతమందికి ట్యాలెంట్ ఉండదు కొంతమందికి స్కూళ్లల్లో అ కూడా అవగాహన లేదు ఆ ఇంకా ఎలా ఎలాంటి అన్వేశించాలంటే ఇప్పుడు ఎన్విరామెంటల్ సైన్స్ ఇంకా వాటర్ రీసోర్సెస్ ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ ఐఐటీ నాన్ ఐటీ ఇలా రకరకాల కేటగిరీలో ఉద్యోగాల కోసం అన్వేషించాలి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి మంచి అవగాహన ఇవ్వాలి అలాగనే సెమినార్స్ ఇవ్వాలి ఇంకా వాళ్ళకి ఫండ్స్ కూడా ఇవ్వాలి ఇలాగా చేస్తే గవర్నమెంట్ అనేది నిరుద్యోగం అనేది తగ్గుతది